మా ప్రాంతంలోని పిల్లలు జాతీయస్థాయి పోటీ పరీక్షలను వ్రాస్తారు ఆ పరీక్షలు ఏమిటంటే ఎంసెట్ జేఈఈ నీట్ ఈ పరీక్షలకు పిఎంకెకే అంటే ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం అనే సంస్థ ఈ పరీక్షలలో వ్రాసే వారి పిల్లలకి సహాయం చేస్తుంది